నేను ఇప్పుడు నా రెండో ప్రోడక్ట్ అయిన అదే కత్తి గురించి ఒక నెగెటివ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అనుకుంటున్నాను నేను ఆన్లైన్లో చూసి ఒక కత్తిని ఆర్డర్ చేశాను వాళ్ళు చెప్పిన దాన్ని ప్రకారం ఆ కత్తి ఎంతో స్ట్రాంగ్గా ఉంటుందని షార్పుగా కూరగాయలు కట్ చేస్తుందని బాగా మండుతుందని అని చెప్పుకొచ్చారు తీరా నేను ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేశాక అది ఇంటికి డెలివరీ అయ్యాక ఆ కత్తిని చూసిన వెంటనే నాకెందుకో చాలా డెలికేట్గా ఉందేమో అనిపించింది నేను దానితో కూరగాయలు కట్ చేస్తూ ఉండగా అవి తెగడం లేదు అలాగే ఒకసారి గట్టిగా ప్రయత్నిస్తే ఆ కత్తి రెండుగా విరిగిపోయింది అప్పుడు అర్థమైంది వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలని అలాగే ఆ కత్తిని నేను రిటర్న్ చేసేసాను